మీరేనా బిఆరు అదే ఆడిషన్కి పేరు నేమ్ ఇచ్చారు కదా మ్మ్ ఆ ఓకే మీరు ఇప్పుడు ఆడిషన్కి రెడీగా ఉన్నారా సరే అండి నేను ఇప్పుడు మీకు సిట్యుయేషన్ ఎక్స్ప్లేయిన్ చేస్తాను దాని ప్రకారం మీరు మీ రోల్ని పంపించాలి సిట్యుయేషన్ ఏంటంటే మేమొక మూవీ మూవీలో ఒక కామెడీ షో జరుగుతోంది ఆ కామెడీ షోలో చాలా స్టాండ్అప్ కామెడీస్గాని ఇట్లా కొన్ని జరుగుతాయి సో మాకొక మిమక్రిీ ఆర్టిస్ట్ కావాలి మేము మీరు మీరు అప్లై చేసారు కదా మీరు మాకు నేమ్ ఇచ్చిన ఆ లిస్టులో మీరు మిమిక్రీ కూడా చేస్తారని మెన్షన్ చేసారు సో మిమ్మల్ని సెలెక్ట్ చేసాం ఇప్పుడు మీరు ఒక మీకోచ్చిన మిమిక్రిస్ చేయ్యాలి అవి ఆడియన్స్ని నవ్వించేలా ఉండాలి సో మీరు మంచిగా చేస్తే దాన్ని బట్టి మిమల్ని మేము సెలెక్ట్ చేస్తాం మీరు రెడీగా ఉన్నారా ఇప్పుడు చేయడానికి సరే నేనొక మూడు లెక్క పెడతాను అప్పుడు స్టార్ట్ చేయండి

వన్ టూ త్రీ స్టార్ట్ అది ఇది ఎవరిదండి మన చంద్రబాబు గారుది హహ అదే అండి ఇంకా ఇంకేమైనా చేయగలరా మీరు చేసిన రెండింటిలో ఫస్ట్ది బాగా చేసారండి సో మిమ్మల్ని మేము ముందుకు సెలెక్ట్ చేస్తున్నాము మీరు అక్కడ షోలో కూడా ఇది చేసేయండి చంద్రబాబుమారి వాాయ్స్ కొంచెం కాస్ట్యూమ్ కూడా అలానే వేసుకుని వచ్చి చేయండి మ్మ్ సరే అండి మేడం ఓకే చాలా బాగా చేస్తున్నారండి వీటినే రేపు చేస్తే మన షో సక్సెస్ అవుతుంది హ ధన్యవాదమండి